ఏడులక్షల ముప్పైమూడువేల నాలుగువందల ముప్పైతొమ్మిది మూడులక్షల నలభైనాలుగువేల ఏడువందల డెబ్భై ఐదులక్షల డెబ్భై తొమ్మిదివేల నాలుగువందల ముప్పై తొమ్మిదివేల నాలుగువందల డెబ్భై ఆరు ఐదువేల నాలుగువందల డెబ్భై